భారతదేశంలో చాలా ప్రముఖమైన సాంస్కృతిక పద్ధతులు నమ్మకాలు ఏంటంటే భారతదేశం వేరే సంస్కృతుల కంటే అనేక రకాలుగా ఎలా వేరుగా ఉంటుంది అంటే భారతదేశంలో చాలా ప్రముఖమైన సాంస్కృతిక పద్ధతులు భారతదేశంలో ప్రముఖ్యమైన సాంస్కృతిక పద్ధతులు వరి భారతదేశం యొక్క ఆడవాళ్ళు తమ చీరకట్టులో తన సంస్కృతి యొక్క పద్ధతులను విధానాలను ఆచారాలను వ్యవహారాలను ప్రతిస్పందించే విధంగా చీరకట్టు చూపుతుంది ప్రతి విషయం మాట్లాడే విషయంలో అయిన ఎలా మాట్లాడాలో ఏమి మాట్లాడాలో ఆచితూచి మాట్లాడే భారత సంస్కృతం ఒట్టిపడే విధంగా ఉంటుంది భారతీయులలో అలాగే ఆహార విషయాలకి వస్తే మనిషి ఏమి తినాలో ఏమి తినకూడదో పండించగలిగే శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి రైతు ఉంటాడు రైతు తన భూమిని నమ్ముకొని మనుషులు అందరికి ప్రజలందరు నా వాళ్ళు అనుకొని ప్రజలందరికి కష్టపడి శ్రమించి తన యొక్క పంటను అందించగలుగుతాడు అది రకాల అది పండ్ల రకాలు కావచ్చు కూరగాయల రకలు కావచ్చు ఆహార ధాన్యాలు మరి ఎన్నో విధాలుగా మనిషి సమాజానికి అందించగలుగుతాడు ఆరోగ్యాన్ని హానికరం చేయకుండగా ఆరోగ్యాన్ని ఆరోగ్యవంతంగా బలవంతంగా బలంగా శక్తివంతంగా మనిషి మార్చడానికి ఆలోచన విధానంలో మార్పులు తేవడానికి మనిషి చాలా క ఉప కష్టపడతాడు భారతదేశంలోని భారతీయుల భారతీయులు అందరు చాలా మర్యాద పూర్వకంగా ఉంటారు తమ భారతదేశం యొక్క సంస్కృతి ఉట్టిపడే విధంగా తమ పద్ధతులు తమ భాషా విధానాలు ఉంటాయి నమ్మకాలు ఏంటంటే ఏదైనా భారతదేశంలో ఇది సాధించగలం అంటే భారతీయులు దానికి ఏకమై మరి సాధించగలుగుతారు ఒకరు ఇద్దరు కాదు అందరం మనమే మాదే ఇది అని చెప్పుకొని మరి చేస్తారు కలుస్తుంటే కలదు సుఖం భిన్నత్వంలో ఏకత్వం ఏకత్వంలో భిన్నత్వం అనే విధంగా మనిషి యొక్క పరిస్థితి ఉంటుంది భారతదేశం వేరే సంస్కృతుల కంటే అనేక రకాలుగా ఎలా వేరుగా ఉంటుంది అంటే మనిషి యొక్క ఆచార వ్యవహారాలు కానీ తమ సంస్కృత పద్ధతులు కానీ భాషా విధానము కానీ తమ యొక్క జీవన శైలిగా వివరించడంలో కానీ మనిషి యొక్క భావోద్వేగాలు

భారతీయులు అందరు చాలా గొప్పవారుగా ఉంచే పేరుగా ని నిలబెడతారు భారతీయులు అందరు ఏకతాటిపై నిలబడగలరు భారతీయులు అందరు ఎందరో స్వాతంత్రులు తమ భ దేశం కోసం చనిపోయారు కదా అంటే దీనికి మార్గదర్శం ఏమిటి భారతీయులు మేము మాకు ఒక్కటే స్వాతంత్రం కాదు మా తర్వాత వెనక వాళ్ళ కూడా ఈ దేశం యొక్క స్వాతంత్రం రావాలని వారు ఆలోచించి అప్పట్లో ఫ్రీడమ్ ఫైటర్స్ ఎంతో ఫైట్ చేసి దేశాన్ని రక్షించి తమ యొక్క నేటి జనాలకు తాము పడిన బాధలు పడకూడదు అని ఎంతో కష్టపడినాడు కృషించాడు అంబేద్కర్ గారు ఈరోజు వారు చేసిన కృషి వల్ల ఆ రోజు వారు చేసిన కృషి వల్ల ఈ రరోజు ప్రతి బడుగు వర్గాలు గిరిజన ప్రజలందరు చదువుకోగలుగుతున్నారు చదువు అనేది అందుబాటులో ఉంది ఇది ఇండియన్స్ ఆర్ ద గ్రేట్ మైల్స్టోన్గా చెప్పబడుతుంది వారి యొక్క ఇండియన్స్ యొక్క ఆలోచనలు చాలా విలువైనవి వారి సమయం చాలా విలువైనది వారి వ్యక్తిగత విషయాలు చాలా విలువైనవి మరి మాటలు విలువైనవి ఇలా చెప్పుకుండా పోతే మరి ఎన్నో ఉన్నాయి ఇండియన్స్లో అందుకని మన భారతదేశం వేరే దేశాలతో పోలిస్తే అన్ని రకాలుగా ఆహార పదార్థాలు పండించడంలో అయిన పాపులేషన్ విషయంలో అయిన ఏదైనా సృష్టించాలి అని విషయంలో చాలా ఆలోచించి ఆచితూచి అడుగువేసి భారతదేశం యొక్క సంస్కృతులు నిల్వలు బొగ్గు గనులు ఇలా ఖనిజలవణాలు ఎన్నో ఇలా ఎన్నో విధాలుగా భారతదేశం సిరి సంపదలతో నిండి ఉంది